మీ తోటలో పెంచే పూలు పండ్లను ఏం చేస్తారు మరి మొన్ననే మా తోటలో పెంచే పండ్లు పూలను అంటే ఏవన్నా పం పండుగలున్నపుడు పూలు ఉంటే మా ఇంటికి తోరణాలు లాగ కట్టుకుంటామండీ మరీ ఎక్కువ పూలు కాసాయనుకోండీ ఎవరైనా తెలిసిన వాళ్లొస్తే వాళ్ళకిస్తాము అంటే కావాలీ అని అడుగుతారు కదండీ ఊర్లో వాళ్ళకిస్తాము ఇంకా ఇంకా అమ్మడానికి వీలుగా ఉంటే అంటే అమ్మేయడానికి సరిపడా అన్ని పూలు పూస్తే తీసుకెళ్లి మార్క్ అంగట్లో అమ్మేస్తాం అండీ ఇంకా పండ్ల గురించి అంటే పండ్లు ఎక్కువ మా ఇంట్లో పిల్లలున్నారు కదా అని చెప్పి పిల్లలున్నారండీ తింటారు కానీ ఎన్ని పండ్లని తింటారండీ మాకు జాము పండ్లున్నాయి మల్లి జామ చెట్లు ఇంకేంటియి దానిమ్మ చెట్లున్నాయి ఇంకా మల్లి ఇంకా దోసకాయ చెట్లు ఇట్లా ఇటువంటివి ఉన్నాయండి ఈ మూడు చెట్లయితే ఉన్నాయండి ఈ వీటిలో ఎక్కువ శాతమేమో ఏంటంటే పొప్పడు పండు చెట్టు ఇపు ఇవన్నీ ఉన్నాయండి ఇవిటన్న ఎక్కువ శాతం ఏంటంటే మేమె మేమె యూజ్ చేసుకుంటామండీ ఇంట్లో ఇక తక్కువ అంటే ఎప్పుడైనా ఎవరైనా ఇంటిపక్కోళ్లు కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ అడిగితే ఇస్తామండీ ఇక మరి ఎక్కువ ఉంటే ఇగ తెలిసిన ఊరిలోచుట్టాలకి వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేస్తామండీ మరి అంగట్లో మనం పంపించే అంత ఏం కాయవుకాని అక్కడొక చెట్టు ఇక్కడొక చెట్టు ఉంటాయి ఇంక మామిడికాయ చెట్టుందండీ మామిడికాయ చెట్టుంటే మామిడికాయ ఇప్పుడు ఎండా సీసన్ కాదండీ ఆ మామిడికాయ తోటి మామిడికాయలన్ని తెంపి ఆవకాయి పెట్టుకుం తొక్కు పెట్టుకుంటామండి ఆవతొక్కుకాని ఓ ఉప్పుతొక్కుకాని ఇట్లా ఉప్పుతొట్టి ఆవతొక్కు పెట్టుకుంటామండీ ఎవరైనా కాయలడిగితే వాళ్ళకి అమ్ముతామండీ